నాకు ఇప్పటి వరకూ చేసింది ఏంటంటే ఒకటే ఒకటి అండి చెప్తున్నాను కదండి పిల్లలని కనడం ఆ పిల్లలు కనడంలో చాలా అనుభూతిగా ఉంటుంది ఎందుకంటే అండి తొమ్మిది నెలలు గర్భంలో ఉండి చిన్న గర్భంలో ఆ చిన్న ప్లేస్లో ఆ చిన్న బేబీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఊపిరి గాలి మనం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు గాలి లేకుండా కూర్చోలేము వెంటనే బాబోయ్ గాలి వస్తలేదు ఫ్యాన్ వేసుకుంటాము అలాంటిది అలా తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అంటే గంటకి అరవై నిమిషాలు అంటే తొమ్మిది నెలలు మన అంత నేను లెక్కలు వేయలేను కానీ ఆ తొమ్మిది నెలలు కూడా వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు సో అది చాలా అత్యంత సుందరమైనది చాలా బ్యూటిఫుల్ సన్నివేశము ఎందుకంటే అండి చెప్తున్నాను గదా మన మన ఇప్పుడే మనం చెప్తున్నాము కదండి ఇప్పుడు మనం ఇలా ఉం ఇలా ఉంటున్నాము అంటే అక్కడ అప్పుడు ఆ టైంలో మనం అంత జాగ్రత్తగా ఉండడం వల్లే ఆ బేబీని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో అన్నీ చేసిన వల్లే కదండి ఆ తొమ్మిది నెలల్లో కూడా బేబీ ఎలా ఉంటుందో ఆ చిన్న ప్లేస్లో అడ్జస్ట్ చే అడ్జస్ట్ చేసుకుని తొమ్మిది నెలలు ఉంటుంది కానీ బయిటికి వచ్చాక చిన్నది కూడా అడ్జస్ట్ చేసుకోలేదు అంటే ఎలా ఉంటుందో చూడండి అది ఇంకా ఏంటంటే నాకు డెలివరీ అయ్యే టైంకి డెలివరీ అయ్యే టైంకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాయి అండి నొప్పులు పెయిన్సు ఎంతలా అంటే తెలుసా అండి ఎప్పుడో మార్నింగ్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ అయిపోద్దా ఏంటని చెప్పి అలా చూసాము కానీ అంతా చాలా చాలా గొప్పది అది మా బేబీ అయితే ఫోర్ థర్టీకి వచ్చాడు ఆఫ్టర్ నూన్ ఫోర్ థర్టీకి హమ్మయ్య అని అనిపించింది అప్పుడే సూర్యాస్త సమయం అవుతుంది ఆ టైంలోనే సో నాకు బాగా గుర్తుకు ఉంది